ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరు ఫోన్లు ఎక్కువగా అనేక యాప్లను ఉపయోగిస్తున్నారు సోషల్ మీడియా యాప్లు చాలా ఉన్నాయి అవి ఫేస్బుక్ ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ టిక్టాక్ వాట్సాప్ స్నాప్చాట్ హాట్స్పాట్ ఇంకా న్యూస్ యాప్లకి వస్తే ది వాషింగ్టన్ పోస్ట్ ది న్యూయార్క్ టైమ్స్ ది హిందూ అలాగే మీడియా స్ట్రీమింగ్ యాప్లు చూస్తే నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వీడియో సినీప్లస్ నోటిఫికేషన్ యాప్లు గూగుల్ నోటిఫికేషన్స్ ఆపిల్ నోటిఫికేషన్స్ అలాగే వెబ్ బ్రౌజర్ వస్తే గూగుల్ క్రోమ్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఫైర్ఫాక్స్ మరియు ముఖ్యమైన గా ఈ రోజుల్లో వాడే అతి ముఖ్యమైన అధిక యాప్లు ట్విట్టర్ కాట్ పేటీఎం పోన్పే మరియు గూగుల్ పే వీటి వలన మానవ సంబంధాలను మెరుగుపరచటం స్మార్ట్పోన్లు మనకు ఇతర వ్యక్తులతో కలుసుకోవడానికి మరియు సంబంధాలను నిర్వహించే క్రొత్త మార్గాలను అందిస్తాయి జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి స్మార్ట్ఫోన్లు మనకు సమాచారాన్ని యాక్సిస్ చేయడానికి మరియు నేర్చుకోవడానికి క్రొత్త మార్గాలను అందిస్తున్నాయి స్మార్ట్ఫోన్లు మన జీవితాలను మరింత సౌకర్యవంతముగా మరియు సమర్థవంతంగా చేయడానికి అనేక మార్గాలను మనము దానిలో వెతికి సంబవ్ సంపాదించవచ్చు